మీరు చిన్ననాటి నుండి స్కూల్లో తెలుసుకున్న లేదా చదివిన విన్న ప్రాచీన మధ్యయుగ కాలంలో భారతదేశంలోని ప్రసిద్ధ రాజులలో కొందరి గురించి చెప్పండి ఈ రాజులలో ఎవరి గురించైనా ఏదైనా కథ మీకు తెలుసా భారతదేశ చరిత్రలో మిమ్మల్ని ఆకర్షించేది ఏమిటిది భారతదేశంలోని ప్రసిద్ధ రాజులలో నాకు తెలిసిన రాజుల పేర్లు ఔరంగజేబు కులీ కుతుబ్షా చోళులు ఛత్రపతి శివ అలాగే భారతదేశ చరిత్రలో నన్ను ఆకర్షించిన ఆకర్షించేది ఛార్మినార్ తాజ్మహల్ గోల్కొండ కోట